ఎన్టి రామారావు జిల్లాపై యత్నాల పరిచయం వైఎస్ఆర్ తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ సరఫరా ఈ ప్రయోజనకరమైన యువజన ద్వారా జిల్లాలో పర్యావరణం సాఫ్ట్గా ఉంచడం మరియు విద్యుత్ అభివృద్ధిని పెరుగుదలను ఆధునికంగా చేశారు వైఎస్ఆర్ వాహన మిత్ర గాడిదారులకు ఉచిత సహాయం అందించడంతో గాడి సరఫరా సురక్షితంగా మరియు సాంకేతికంగా చేశారు జిల్లా వ్యాప్తంగా గాడి సేవలు అభివృద్ధిగా కనిపిస్తున్నాయి గ్రామ వాలంటీర్లు గ్రామ వాలంటీర్ల పరిచయంతో జిల్లాలోని గ్రామాల్లో వివిధ ప్రకారాలుగా సేవలు ప్రారంభించారు అవాటంతో గ్రామీణ అభివృద్ధికి సహాయకరంగా జనాభా విభానికి సమర్పించుకున్నారు ప్రభుత్వ కార్యాలయాలు జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు గడియారం పెరుగుదలను ప్రచోదిస్తున్నాయి వివిధ విభాగాలతో కలిసి సేవలు పెరుగుదలను అందిస్తున్నారు ప్రభుత్వ యత్నాల జిల్లాలో ఆర్థికంగా సాంకేతికంగా మరియు సామాజికంగా అభివృద్ధిగా కనిపిస్తున్నాయి ఈ అభివృద్ధి పదాలు జిల్లాలో జనాభా విభాగానికి అనుకూలంగా ప్రభావితం చేస్తున్నాయి